బ్యాంకింగ్ పత్రాలు మా ప్రాంతీయ భాషలో అందుబాటులో ఉంటే నేను చాలా సంతోషిస్తాను ఎందుకంటే చాలా మంది ఇంగ్లీష్ రాక ఎంతో ఇబ్బందులు పడుతుంటారు బ్యాంకులో ఇలాంటి వాళ్ళకి మరియు వారి ప్రాంతీయ భాషలో బ్యాంకులో పత్రాలు ఉండటం వలన వారి పనులు వారు సొంతంగా చేసుకోవటానికి ఎంతో ఉపయోగపడుతుంది అలాగే వా బ్యాంకుకు వచ్చిన వాళ్ళ పనులు చాలా త్వరగా జరిగిపోతాయి అండ్ ఇంకొకరిని ఆ అడగాల్సిన పరిస్థితి రాకుండా సొంతంగా చేసుకోవటానికి ఉపయోగపడుతుంది